హాయ్ అండి ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళా

నా బాబుతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను నాకు చిన్న మంచం అటాచ్మెంట్ ఉన్న సీటు కావాలి మీ ఇండియన్ ఎయిర్లైన్స్లో రాబోయే విమానానికి ఒక చిన్న మంచంతో కూడిన సీటును నాకు ఇవ్వగలరా ఎందుకంటే నేను మా అబ్బాయితో ప్రయాణం చేస్తున్నాను దయచేసి నాకు ఒక చిన్న మంచం ఉన్న సీటును ఇవ్వగలరని ఆశిస్తున్నాను